ఆరోగ్య సేవలకు రాష్ట్రం అనేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుంది వాళ్ళకి డిజిటల్ రికార్డులు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి శిక్షణని డిజిటల్గా అంటే కంప్యూటర్ పరంగా వాటి ద్వారా చూపిస్తుంది నిరంతరం వైద్య విద్యని అందిస్తుంది వైద్య విద్య అందించడానికి ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది పదో తరగతి పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకి నర్సింగ్ కోర్సులను అందించడం ఉచితంగా శిక్షణ ఇప్పించడం వాళ్లకి జీవనోపాధిని కల్పించడం ఇవన్నీ కూడా రాష్ట్రం చేస్తుంది దాని వలన ఈ సమస్య అనేటటువంటిది పరిష్కారం అవుతుంది